నమస్కారం అండి పీకాక్ రెస్టారెంట్ నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను నా స్నేహితుల కోసం నేను ఆహారాన్ని ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను నేను చెప్పిన చిరునామాకి మీరు ఆహారాన్ని పంపించగలరా ఒకసారి నేను వారు ఉండే చిరునామా చెప్తాను మీరు రాసుకోండి ఇంటి నెంబర్ మూడు డ్యాష్ రెండు బై ఒకటి తొమ్మిది రెండు క్రిస్టియన్ కాలనీ కరీంనగర్